తెలుగు భాష ఒక్కటే అయినా అది స్లాంగ్స్ చాలా ఉన్నాయి అంటే తెలంగాణలో ఒక టైప్ ఆఫ్ స్లాంగ్ మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్లో ఒక టైప్ అలానే రాయలసీమ అలాగ వేరే వేరే రా రాష్ట్రాలు ప్రదేశాలని బట్టి ఆ స్లాంగ్స్ మారుతూ ఉంటయ్ అది మనం వే ఇంత ముందు పూర్వీకులు వాళ్ళెట్లాయితే మాట్లాడతరో ఇప్పుడు పిల్లలు కూడా అలానే వాళ్ళని చూశి నేర్చుకుంటూ ఉంటారు కదా సో అలాగా స్లాంగ్ అనేది అలవాటైపోతుంది అలానే భాష ఎలాగున్నా భావం మాత్రం ఒకట్లాగే ఉంటుంది కదా ఎలాగ స్లాంగ్ ఉన్నా కూడా భావం మాత్రం ఒకటే ఉంటుంది అలాగ ఎలాంటి భావమైన మనకి అర్థమవుతది అలానే తెలుగు భాష ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఫ ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వెళ్ళి అక్కడ ఒకసారి చూసామంటే అక్కడ స్లాంగ్ ఒకలాగ ఉంటుంది కానీ అర్థమవుతుంది వాళ్ళ భావం ఏం చెప్తాం అనుకుంటున్నారు మనమేం చెప్పాలనుకుంటున్నారు మనం చెప్తాం వాళ్ళేం చెప్తారో మనకి అర్థమవుతుంది అది భావం అది వాళ్ వాళ్ళ స్లాంగ్ అయినా మనకు అర్థమవుతుంది ఎందుకంటే తెలుగు భాష ఒకటే కాబట్టి వాళ్ళు ఏంటి అన్నా ఏమిటి అన్నా రెండిటికి అంత డిఫరెన్స్ ఏమీ లేదు కానీ మనకు అర్థమవుతుంది